నేను ఫేస్బుక్కు ట్విట్టరు అలాగే ఇన్స్టాగ్రామూ వాడటం జరుగుతుంది ఎక్కువగా నేను ఇన్స్టాగ్రాంనే వాడడం మొదలుపెట్టాను బాగా ఎక్కువ ఫేస్బుక్ అనేది ఇదివరకు అంత వాడినంత ఇప్పుడేం వాడట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్కు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వా ఇన్స్టాగ్రాము ఇలావచ్చేయడంతో మొదట్లో అంటే ఫేస్బుక్ వచ్చిన కొత్తలో ఎక్కువగా ఫేస్బుక్ వాడడం జరిగింది కానీ ఇప్పుడు అన్నీ సోషల్ మీడియాలన్నీ పెరగడంతో వచ్చిన ప్రతిదీ వాడడం మనకు నచ్చింది ఎక్కువగా వాడడం జరుగుతుంది ట్విట్టర్ ఎక్కువగా వాడడం అంటే ట్విట్టర్లో ఎక్కువగా అఫిషియల్ ఏమంటారు అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది అంటే ఎక్కువగా మంచి ఏదైనా గవర్న్మెంట్కి సంబంధించిన విషయాలు కానీ సెలబ్రేటిస్కి సంబంధించిన విషయాలు కానీ లేదా క్రికెట్కి సంబంధించిన విషయాలు కానీ అవి ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీ పర్స్నాలిటీలూ అంటే కొంచెం ఆదరణ పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజల నుంచి వారు స్వయంగా వారే ఆ ట్విట్టర్లో మెసేజ్లు కాని లేకపోతే ఒక ట్వీట్లు కాని పెట్టడం జరుగుతుంది అవి మంచిగా వారీ ఆదరించే ప్రజలకు కాని లేకపోతే మీరు అభిమానులకి కాని కొంతమంది సోషల్ మీడియాకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది ఇన్స్టాగ్రామ్కు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఏమవుతుందంటే వినోదాత్మక విషయాలు కానీ లేదంటే చదువు పరంగా కానీ అలాగే లేకపోతే కొంతమందిని ఆకర్షించే విధంగా కానీ రకరకాలుగా ఇన్స్టాగ్రామ్ అనేది వాడడం జరుగుతుంది నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామూ యూ వాడేది ఎందుకంటే రీల్స్ చూడడానికి కొంచెం ఏదైనా టైము మనకి గడవట్లేదు లేదా కొంచెం బోర్ కొడుతుందన్నా సమయంలో ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు తీసి రీల్స్ అనేవి చూడడం జరుగుతుంది ఆ రీల్స్లో కూడా చాలా మనకి వస్తూ ఉంటాయి ఎలాగంటే చదువు పరంగా రీల్స్ వస్తాయి లేదంటే ఎంటర్టైన్మెంట్ పరంగా వస్తాయి లేదంటే పొలిటికల్ పరంగా వస్తుంటాయి ఇంకా చెప్పాలంటే సినిమా పరంగా వస్తూ ఉంటాయి ఇలా రకరకాలుగా భోజనాలు ఫుడ్ ఆహారం విషయాల్లో ఇలాగ రావడం మెడిసిన్లు మెడిసె మెడికల్ ఫీల్డ్ రీల్స్ రావడం రకరకాలుగా రీల్స్ అనేవి వస్తూ ఉంటాయి వీడియోలు ప్రతి ఒక్కరు కూడా వాటిని కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది చూసి వదిలేస్తారు ఇలా చాలా విధాలుగా ఇన్స్టాగ్రామ్ అనేది ప్రజల మధ్యలో ఒక కీలక పాత్ర అనేది పోషిస్తుంది ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో నాకు నచ్చిన విషయాలు ఏమిటంటే ఇన్స్టాగ్రామ్లో మనం సజెస్ట్ చేసుకున్నా వీడియోలతో పాటు కొన్ని విషయాలు కూడా దానంతటదే వస్తాయి అదీ నచ్చింది అనవచ్చు నచ్చలేంది కూడా అనవచ్చు ఎందుకంటే కొంతమందికి మనకి ఏమైతే కావాలో అయి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది కొన్నింటికి అవి మాత్రమే చూడాలనుకుంటాం కానీ మనకి సంబంధం లేనివి కూడా రావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే మనకు కొంచెం ఎయిటీన్ ప్లస్ కంటెంట్ కానీ ఇవన్నీ కూడా మనకి మనం సజెషన్స్లో ఇవ్వకపోయినా కూడా రావడం జరుగుతుంది ఇది ఇన్స్టాగ్రామ్లో ఉండే మైనెస్గా నేను చెప్తాను నచ్చిన విషయం ఏంటంటే మనకు కావాల్సిన వారిని డైరెక్ట్గా వాట్సాప్లో ఎలాగైతే చాట్ చేసుకుంటామో అలాగే దీంట్లో కూడా చాట్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేసుకోవచ్చు అలాగే కొన్ని ఏమంటారు చదువుపరమైన వీడియోలు కూడా మంచిగా వస్తాయి అలాగే జాబ్ ఆపర్చునిటీలు కూడా దీంట్లో రావడం జరుగుతుంది చాలామంది ఊరికే ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా రకరకాల మాధ్యమాల్లో పెడుతూ ఉంటారు కాబట్టి అలా అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా వారు పోస్ట్ చేస్తారు అలస్ ఒక్కొక్క ఛానల్ అనేది ఉంటుంది ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్గో లేకపోతే రాపి సెపరేట్ సెపరేట్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి మనకు నచ్చినా ఛానల్ని సబ్స్క్రయిబ్ చేసుకోవడం లేదంటే జాయిన్ అవ్వడం జరగాలి అప్పుడే మనకి వాటి ద్వారా వచ్చే సమాచారాన్ని మనం అందజేసుకుంటాం దాని ద్వారా యువత కాని లేకపోతే ఎవరైతే ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్నారో వారు కాని వారికి ఎప్పుడికప్పుడు అప్డేట్లు అనేవి వస్తూ ఉంటాయి ఇలాగే యూట్యూబ్ కూడా ఉంటుంది యూట్యూబ్లో కూడా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కాకపోతే మనం దాన్ని సెర్చ్గా సెర్చ్ అనే ఆప్షన్లో సెర్చ్ చేసుకుంటే తప్ప మనకి అంత వీలుగా కనపడదు అలాగే వీడియోలు వస్తూ ఉంటాయి కానీ అది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పరంగా అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది మనం ఇలాగా మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవడంతో మనకి అవి అవి వచ్చే ఆప్షన్ అనేది యూట్యూబ్లో ఉంటుంది అదే ఇన్స్టాగ్రామ్లో అయితే మనకి కావాల్సిన వాటితోపాటు కొన్ని ఎక్స్ట్రాగా కూడా సజెషన్ ఇవ్వలేనివి కూడా వచ్చేస్తూ ఉంటాయి దాని లోపల మనం ఆ ఫీచర్స్ అనేవి సరిగ్గా ఎనేబుల్ చేసుకోవాలి సరిగ్గా పెట్టుకుని అప్పుడు మనం వాడుకోవడం అనేది జరుగుతుంది నేను ఫేస్బుక్ అనేది తక్కువ వాడను కానీ ఆ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అయితే నేను తరచుగా వాడుతూ ఉంటాను నాకు వాడడంతో కొంచెం ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు లేదంటే మన చుట్టూ ఉన్న సమాజంలో ఏమేం జరుగుతున్నాయి అనే ఇన్ఫర్మేషను ఇలాంటివన్నీ కూడా మనకి ఇలాంటి మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది